హలో మ్యామ్ చెప్పండి అవునండి చెప్పండి

ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఎస్ మ్యామ్ ఓకే అండి ఇక్కడ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఫేమస్ గుంటూర్లో ఎక్కువ అయితే చిల్లీస్ అండి చిల్లీస్ ఎక్కువ ఫేమస్ ఎక్కువ పాపులర్ అయ్యి ఎక్కువ ఇక్కడ అందరు కూడా ఎక్కువ చిల్లిస్నే ఇష్టపడతారు ఇక్కడ చాలా హాట్గా ఉంటాయి చిల్లీస్ అనేవి చాలా స్పైసీ స్పైసీగా ఉంటాయి ఇక్కడ దొర్ స్పైసీ చిల్లీస్ అంటే

చేస్తున్నాయి అండి పచ్చికారం ఇంకా ఏ చాలా టైప్స్ ఉంటాయి మ్యామ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ చిల్లీస్ ఉంటాయి టైప్స్ ఉంటాయి అంట చిల్లీస్లో ఇవి గుంటూరు స్పెషల్ అండి చిల్లీస్ అనేవి బాగా

ఓకే ప్లేసెసా అంటే మ్యామ్ మీకు ఇక్కడ చిల్లీ మార్కెట్ కూడా ఉంటుంది షాపింగ్ కూడా చేయవచ్చు మీరు ఆ మార్కెట్లో చాలా వేరియస్ టైప్స్ ఉంటాయి మ్యామ్ చిల్లీస్లో మీరు ఇంట్లో పికిల్స్ పచ్చళ్ళు కర్రీస్కి ఇంకా డిఫరెంట్ టైప్స్ చిల్లీస్ అయితే ఉంటాయి అవి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు వాళ్ళు మేము అయితే తీసుకు వెళ్తాం మ్యామ్ అక్కడికి మీరు కలర్ బట్టి కూడా చెప్తారు వాళ్ళు మీకు తెలిసి ఉండదు నాకు తెలిసి కలర్స్ గట్టా ఆ టైప్స్ ఆ స్పైసెస్లో టైప్స్ కూడా ఉంటాయి ఇలా అని చెప్తారు వాళ్ళు అవన్నీ కూడా చూడవచ్చు మీరు అక్కడికి అయితే మేము తీసుకు వెళ్తాము ఈ ప్రైసెస్ ట్యాక్సెస్ అన్నీ కూడా మీరు ట్రావెల్లర్ ఏజెంట్ని ఒకసారి కనుక్కోండి న ఇప్పుడు మేమ్ మేము మీకు కాంటాక్ట్కి మావి విజిటింగ్ కార్డ్ అయితే పెడతాము విజిట్ అవ్వచ్చు మీరు మా ప్లేస్కు వచ్చి ఓకే మ్యామ్ థాంక్స్ మళ్ళీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మాకు కాల్ చేయండి బాయ్